నమస్తే అండి నా పేరు వెన్నెల ఫోర్ డేస్ బ్యాక్ వచ్చేసి మీ సైట్ నుంచి ఒక ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టాను అంటే రెండు రెం టు రెండు జీన్స్ ప్యాంటు తర్వాత వచ్చేసి నేను ఒక అనార్కలి టాప్ ఒకటి ఆర్డర్ పెట్టాను ఈరోజు డెలివరీ అయింది ఓపెన్ చేసి చూసాను జీన్ వచ్చేసి ట్రై చేశాను వేసి చూశాను నేను స్కిన్ ఫిట్ ఆర్డర్ పెట్టాను మీరు స్లిమ్ ఫిట్ సెండ్ చేసేసారు నాకు స్లిమ్ ఫిట్ నా బాడీ షేప్కి సెట్ అవదు రెండు స్కిన్ ఫిట్టే ఆర్డర్ పెట్టుకున్నాను ఒకటి యాంకిల్ లెన్త్ ఒకటి నార్మలే కలర్ వచ్చేసి ఒకటి బ్లూ ఇంకొకటి బ్లాక్ కలర్ ఆర్డర్ పెట్టున్నాను బ్లాక్ కలర్ జీనే స్కిన్ని ఫిట్ బదులు స్లిమ్ ఫిట్ పంపించేసి ఉండారు ఇంకొకటి బ్లూ కలర్ జీన్ వచ్చి యాంగిల్ లెన్త్ అని చెప్పి ఉన్నాను కదా కానీ అది యాంగిల్ లెంగ్త్ కాదు సైజు కూడా నేను థర్టీ ఫోర్ పెట్టాను మీరు థర్టీ టు సెండ్ చేసేసి ఉన్నారు అది అది ఒకటి మళ్లీ వచ్చి అనార్కలి కుర్తా ఓకే అది బానే ఉంది నేను ఆర్డర్ పెట్టింది బ్లాక్ కలర్ అదే వచ్చింది కానీ జీన్ మాత్రము మా బై మిస్టేక్ మీరు స్కిన్ ఫిట్ బదులు స్లిమ్ ఫిట్ పంపించేసి ఉన్నారు తరువాత ఈ బ్లూ కలర్ జీన్ వచ్చేసి సైజ్ వేరే పంపించేసి ఉన్నారు దయచేసి నేను ఇది రిటర్న్ పెట్టేస్తాను నాకు వేరేది ఎక్స్చేంజ్ చేసి పంపించండి లేకుంటే నేను రిటర్న్ పెట్టేస్తాను నాకు మనీ అన్న రిఫండ్ చేసేయండి సెవెన్ డేస్ రిటన్ పాలసీ ఉంది నేను చూసే ఆర్డర్ పెట్టాను నేను నార్మల్గా రిటర్న్ ఉండే ప్రోడక్ట్సే రిటన్ పాలసీ ఉండే ప్రోడక్ట్సే ఆర్డర్ పెడతాను అనార్కలి ఓకే ఈ టు మాత్రం రిటర్న్ తీసుకొని నాకు రిఫండ్ అన్న ఇచ్చేయండి లేకపోతే రిటర్న్ పెడతా నా సైజుకి నేను నేను ఆర్డర్ పెట్టిన కలరు నేను ఆర్డర్ పెట్టిన ఫిట్టింగ్ కి నాకు ఎక్స్చేంజ్ చేసి అయినా ఇవ్వండి నాకు ఏదో ఒకటి ఈవినింగ్ లోపు మెయిల్ ద్వారా తెలియజేయండి లేకుంటే కస్టమర్ కేర్ నుంచి కాల్ చేశాను నాకు ఇంఫాం చేయండి నేనైతే ఇప్పుడు రిటర్న్ పెట్టేస్తున్నాను ఆ టు రిటర్న్ పెట్టేస్తాను నాకు ఎంత త్వరగా మీరు రిటర్న్ రిఫండ్ చేసి ఇస్తారు లేకుంటే ఎక్స్చేంజ్ చేసి ఇస్తారు ఎంత త్వరగా చేసేస్తే మంచిది చాలా థ్యాంక్స్ అండి